హలో హలో మేడం స్టేషనరీ షాపా మేడం మీ వద్ద బాగ్స్ దొరుకుతాయా మేడం స్కూల్ బాగ్స్ మేడం ఎయిత్ క్లాసు

మేడం మీదగ్గర ఏ ప్రైస్ నుండి ఏ ప్రైస్ వరకు ఉంది మామ్

ఆ ఓకే ఏవేవి బ్రాండ్స్ బ్రాండ్స్ పేరు చెప్తారా ఏ స్కూల్ ఓకే ఇంకా ఆ ఓకే వీళ్ళ స్టార్టింగ్ ప్రైస్ చెప్పగలరా మేడం వీళ్ళ అబ్బో అంటే ఈ రెండు ఇట్లలో ఏది ఏ బ్యాగ్ క్వాలిటీ బాగుంటుంది మేడం

వాళ్ళది కూడా సేమ్ కాస్టా ఆ మ్యామ్ మినిమం ఫోర్ ఫోర్ మెంబెర్స్ మేడం ఓకే మ్యామ్ ఏదైన డిస్కౌంట్ ఉందా మేడం బ్యాగ్స్ మీద ఇప్పుడు ఫుల్ బ్యాగ్స్ రెండు కావాలి మేడం ఎంత అది మ్యామ్

ఓకే మేడం అట్ల షాపులో బుక్స్ కంపాస్ కానీ ఏమన్న దొరుకుతాయా మేడం స్టేషనరీ ఓకే మేడం థ్యాంక్ యూ ఆ ఓకే